మేడం ఇది స్వీట్ షాప్దేనా నంబరు ఏం లేదు మేడం ఇది దివాళీ కదా దివాళీ రోజు మాకు వన్ కేజీ మోతిచూరు లడ్డు కావాలి ఓకే అది దానికి కాస్ట్ ఎంత అవుతుందో చెప్తారా ఓకే అంటే ఇంక మరీ ఏం తక్కువలేదా ఓకే

ఓకే మీరు డెలివరీ చేయగలరా మేడం

ఓకే ఓకే మేడం థాంక్ యూ